వ్యవసాయం చేస్తాము చెరుకు నాటుకుంటాము చెరుకుకి కావలసిన ఎరువులంతా గవర్నమెంట్ మాకు హెక్టార్ లెక్కన ఇస్తుంటుంది అది అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ పందిరిలు వేసి ఈ కాకరకాయలు వాళ్లే ఇస్తారు ఇది ప్రభుత్వమే మాకు గింజలు ఇస్తాయి దున్నడానికి సహాయం చేస్తుంది వాళ్లే మనకి మనుషులను పెట్టి వాళ్లే నాటిస్తారు వాళ్లే కావాలంటే పందిరి మళ్ళీ వెయ్యాలి దానికి అదే ఈ కాకరకాయకి ఈ పందిరి మాదిరిగా వాళ్ళు వేస్తే మాకు మీరు వేసుకోండి మేము డబ్బులు ఇచ్చేస్తాము అంటారు వాళ్ళు మేమే కూలోళ్ళని పెట్టుకుని చేయగలవాళ్ళు పందిరి వేసుకుంటాము ఒక నలుగురు అయిదు మందిని పెట్టుకుని పందిరి వేసుకుంటాము అదే దాదాపు ఒక అయిదు గుంట్లు మేము కాకరకాయ వేస్తే కనీసం ఒక పది పదిహేను మందికి పడతుంది మూడు రోజులు కూడా చెయ్యాల్సి వస్తుంది అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది మరి ఈ కాకరకాయ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చెనిక్కాయలు మళ్ళీ అట్లనే దున్నేసి చెనిక్కాయలు మేము వేస్తాము ఆ సెనగకాయలు వేసినపుడు ఈ సొసైటీ బ్యాంకులో మాకు అది సబ్సిడీ ఇస్తారు ఆ చెనిక్కాయల పంటలో చెనిక్కాయ మూటలు సబ్సిడీ ఇచ్చినట్లయితే దాన్ని మేము ఎత్తుకుని వచ్చి మేము చెనిక్కాయ పప్పులో వేసుకుంటాము వేసుకున్న తర్వాత అదే గవర్నమెంట్ కూడా మళ్ళీ వచ్చి ఈ కాయల్ని గవర్నమెంట్ గవర్నమెంట్ కొనుకుంటుంది ఆ చెనిక్కాయల్ని కూడా అలా మాకు ఎంతో ఆదాయం దాంట్లో కనిపిస్తూ ఉంది మళ్ళీ కావాలంటే ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నూగులు నూగులు కూడా ఒకొక్క సారి చల్లేస్తాము నూగులు ఆ నూగులు చల్లినామంటే అది ఎంతో మాకు దాన్లో కూడా ఆదాయం ఉంటుంది అందుకు కావల్సిన ఎరువులు అంతా కూడా గవర్నమెంట్ కూడా ఇస్తది సబ్సిడీలో ఇస్తుంది గవర్నమెంట్ దాంట్లో మాకు పదివేలు మేము ఖర్చుపెట్టినామంటే దీంట్లో పదికి పది ఆదాయం వచ్చేస్తది ఇరవై వేలుకు వచ్చేస్తది ఆదాయం మా అయిదు అయిదు ఇరవై కుంటలు మేము చల్లామంటే ఒక అయిదు అయిదు మూటలు నూగులు అయిపోతాదండీ అయిదు మూటలు నుగులు అయిపోతే ఒక మూట బస్తాకి వచ్చి వెయ్యి వెయ్యి కిలోలు ఒక బస్తా అంటే వెయ్యి కిలోలకి వెయ్యి కిలోలు అంటే నూరు కిలోలు బస్తా అంటే నూరు కిలోలకి వచ్చి ఒక ఐదు వేలు మూడు వేలు మూడు వేలు అయిదు వేలు దాక పలుకుతుంది ఒక బస్తా వచ్చి మరి ఆ క్వాలిటీ బట్టి వాళ్ళు తీసుకుంటారు దాన్ని కిలోల లెక్కన బస్తా నూరు కేజీల బస్తా అయితే కూడా ఒకొక్కరికి నాలుగు వేలు వస్తది ఒకొక్కరికి మూడు వేలు వస్తుంది అట్లా సాగుబడి అవుతూ ఉంటుంది మరి మాకు ఈ వెంటనే కూడా గవర్నమెంట్ మాకు ముందుగానే మాకు ఆదాయం కల్పించేటట్లు వాళ్లే మాకు సహాయం చేస్తారు అయితే దున్నడం మేము దున్నేసినాం అంటే వాళ్ళు దాని కంతా ఎరువులు ఇవంతా కూడా వాళ్లే భరించుకుంటారు వాళ్లే చేసుకుని సబ్సిడీలో ఇప్పుడు వాళ్లే చేసుకుని ఇప్పుడు మేము కొనాలంటే ఒక యూరియా మూట మూడొందలు అదే అక్కడికి పోతే రెండు వందల యాభై రూపాయలకి అట్లా వాళ్ళు ఇస్తారు వాళ్ళు సబ్సిడీలో ఇస్తారు మరి అన్ని భూములు మేము నాటేటప్పుడు అంతా కూడా గవర్నమెంట్ మాకు సబ్సిడి మీ మాకు కలిగిస్తా ఉండాది ఏమీ ఇబ్బంది లేదు మాకు కావాల్సిన సౌకర్యం ప్రభుత్వం మాకు కల్పిస్తా ఉండాది మాకేమి ఇబ్బంది లేదు